నాకు ఇన్స్టాగ్రామ్ అని నేను ఎక్కువ నేను చూస్తూ ఉంటాను అందులో ఏంటంటే నేను నేను ఎవరికీ ఎక్కడికైనా బయటికి వెళ్ళినవి నా ఫ్రెండ్స్తో నేను ఏమైనా ఫొటోస్ దిగినవి నేను పోస్ట్ వచ్చేసరికి నేను ఫొటోస్ వచ్చేసరికి పోస్ట్ చేసుకుంటాను అలాగే ఇంకా ఏంటంటే కొన్ని రీల్స్ చూసి టైం స్పెండ్ చేస్తాను కొద్దిసేపు ఇంకా ఒక ము

ఏం ఇంకా ఏంటంటే నాకు అది అది నేను మోస్ట్లీ ఏంటంటే నేను కొంచెం టెన్షన్లో ఉన్న దేంట్లో ఉన్నా సరే కొంచెం ఫ్రీ అవడానికి ఇలా రీల్స్ చూస్తూ ఉంటాను